తెలంగాణలో ఏమి ఫేమస్ టిఫిన్స్ ఉన్నాయి అవునా నేను దోశ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను అవునా అది ఆఫ్టర్నూన్ ఫుడ్లో బిర్యానీ అన్నారు తెలంగాణలో ఏమి బిర్యానీ ఫేమస్ అవునా అంటే ఓకే అంటే ఇప్పుడు మీ దాంట్లో ఎప్పటికప్పుడు చేస్తారా లేకపోతే స్టాక్ ఒకసారి చేసి పెట్టేస్తారా అంటే ఫ్రెష్గా అందుకే ఫేమస్ మీ హోటల్ అని తెలిసి అంటే అందరు అంటు ఉంటే విని కాల్ చేస్తున్నాము మీ దాంట్లో ఫుడ్డు టిఫిన్స్ బాగుంటాయి అంటే తీసుకోండి ఓకే అండి వెయిట్ చేస్తాము ఓకే అండి